నాకు మంచూరియా అంటే చాలా ఇష్టము మంచూరియాలో గోబీ మంచూరియా మరియు చికెన్ మంచూరియా అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అవి ఎక్కువగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడానికి ఎక్కువగా ఇష్టపడుతారు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ ఉండాలి అంటే మన బస్టాండ్కు దగ్గరగా ఉంటుంది అక్కడ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అన్ని రకాల ఫాస్ట్ఫుడ్లు మంచిగా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయి ఆ ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లో మనం తింటే చాలా తక్కువ రేటుకు ఫాస్ట్ ఫుడ్ అనేది వస్తుంది యాభై రూపాయలకే మంచూరియా ప్లేట్ అనేది ఇస్తాడు ఆ మంచూరియా ప్లేట్తో పాటు నిమ్మకాయ వక్క ఎక్కువ ఉల్లిగడ్డలు మళ్ళీ ఇంకా రెడ్ సాస్ ఉన్ను చిల్లీ సాస్ రెండు రకాల సాస్లు అందిస్తారు అదే మనం ఆర్డర్ చేసి ఇంటికి తెచ్చుకుంటే మనకి ఏ సాసు లభించదు మల్లిగా మళ్ళీ ఎక్కువ రేటు పడుతుంది అందుకే నాకు ఎక్కువ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి అక్కడ తినడానికే ఇష్టపడుతాను ఎందుకంటే అక్కడనే తక్కువ రేటుకు వస్తుంది యాభై రూపాయలకు ప్లేటు మాత్రమే వస్తుంది ఇంక వేరే వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎక్కువ రేటు వేస్తారు కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మాత్రం తక్కువ రేటుకు మంచూరియా ఇస్తారు అది చికెన్ మంచూరియా అయినా గోబీ మంచూరియా అయినా రెండు ప్లేట్లు యాభై రూపాయలకే ఇస్తారు దానివల్ల నేను ఎక్కువ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినడానికి ఇష్టపడుతాను